హలో అది నేను ఆప్టిమమ్ జిమ్లో ట్రై ట్రైన్ అవుదాము అనుకుంటున్నాను నా పేరు నవీన్ కుమార్ అది నేను బ్యానర్లో మీ ఫోన్ నంబర్ చూసాను అది నేను వెయిట్ లాస్ కావాలి అనుకుంటున్నాను నేను ఏ విధంగా మీరు అడ్వైస్ ఇవ్వగలుగుతారా నాకు నేను ఇంకా రేపు జాయిన్ అవుదాము అనుకుంటున్నాను అండి

వెయిట్ లాస్ కావాలి వెయిట్ లాస్ కావాలి అలాగే నా బాడీ అనేది ఒక స్ట్రక్చర్ కావాలి నాకు వెయిట్ లాస్ కావాలి

అది జిమ్లో నాకు అంటే నేను బాడీ గెయిన్ చేయగలుగుతానా నాకు కన్ఫార్మ్గా చెప్పగలుగుతారా సాటిస్ఫాక్షన్ అనేది పొందగలుగుతానా నేను

ఇంకా ఏమైనా అడ్వైస్ చెప్పగలుగుతారా మాకు అంటే మాకు ప్రోటీన్ ప్రోటీన్ అనేది మాకు యూజ్ఫులా కాదా అది అంటే బాడీకి యూజ్ఫుల్ ఆర్ నాట్

అదే మరి ఒకసారి నేను జిమ్కి వచ్చి కలుస్తాను అండి మిమ్మల్ని ఉంది ఉంది ఓకే ఓకే ఓకే ఓకే థ్యాంక్ యూ అండి ఓకే ఓకే థ్యాంక్ యూ